ప్రయాణమంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది నేను ఎక్కువగా ప్రయాణం చేసింది మా కుటుంబంతో స్నేహితులతో ఎందుకంటే ఆ శ శనివారం ఆదివారం ఎక్కువ వీకెండ్స్ కాబట్టి చాలా ఆనందంగా ట్రావెల్ చేస్తాము శనివారం ఎక్కువ ఆనందంగా పోయొస్తాము ప్రయాణం చాలా ఎందుకంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్తో వెళ్లేటప్పుడు కుటుంబంతో వెళ్ళినప్పుడు వీకెండ్స్ అంటే శని వీకెండ్స్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ట్రావెలింగ్ ఇష్టం చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్తోటి లేదా కుటుంబంతో వెళ్ళినప్పుడు చాలా అందంగా ఉంటుంది కుటుంబంతో వెళ్ళడంకన్నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు చాలా ఆనందం ఎందుకంటే ఫ్రెండ్స్తో వెళ్ళినంత ఫ్యామిలీతో వెళ్లినంత కుటుంబం అంత జాయ్ సంతోషంగా ఉండదు ఆనందంగా ఉన్న ప్రయాణం అంటే తిరుపతికి వెళ్ళాము అక్కడ వెళ్లేటప్పుడు పొద్దున్న లేచి స్నానం చేసి ఒక వారం ముందే ప్ల్యాన్ వేసుకుని వెళ్లే దారినందు కొంతమంది

పొద్దున లేవాలి స్నానం చేసుకోవాలి టిఫిన్ బాక్సస్ పెట్టుకోవాలి అలా చాలా ఆనందంగా ఉంటుంది ఇంకొకటి ఏందంటే పొద్దున్నే లేవగానే స్నానం చేసి బాక్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అలాగే

అలా చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఎంత అం అందంగా ఉంటుందంటే చాలా ఒక దగ్గర్నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆ వెళ్ళేది ట్రావెల్ చేసేటప్పుడు మనకు మనకు వెళ్లడానికి ప్రదేశాలకి చాలా ఆనందంగా ఉంటుంది ఇంకోటి ఏందంటే మనం మన కుటుంబంతో కాకుండా మన ఫ్రెండ్స్తో వెళ్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది

మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రకృతి చాలా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్తాం కాబట్టి అక్కడ ఉండే పరిసరాలు గాని ఇంకేమైనా గానీ చాలా మన చూడడానికి ఆనందంగా చూపు చూడడానికి ఆనందంగా ఉంటుంది

ప్రయాణం అనేది ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్లేటప్పుడు ఆ మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రయాణం అనేది ఒక ఒక వారం నుంచి ఒక ఫైవ్ డేస్ టు డేస్ మధ్యలో మేము ప్లానింగ్ వేసుకొని వెళ్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా ఒక దగ్గర్నుంచి ఒక దగ్గరకు వెళ్లాలంటే ముందే ప్ల్యాన్ చేస్కుంటాం ఒక రెండు రోజులనుంచి ఒక వారం నుంచి ముందే వేసుకుంటాము వెళ్లాలని చాలా బాగా అనిపిస్తుంది ఒక దగ్గరికి వెళ్లాలంటే ఫస్ట్ మనకి చాలా ఆతృతగా ఉంటుంది పొద్దుపొద్దుగానే లేవగానే మొదట స్నానాలు చేసుకొని ఏమన్న స్నాక్స్ లాంటి తీసుకొని తిని తిని పోదామని ముందే ప్యాక్ చేసుకొని కుటుంబంతో వెళ్దామంటే ఇలా తిరుపతికి లేదా బీదర్కి వెళ్దామని చాలా అలాగ ఉంటుంది ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు వెళ్దామని ఆతృత ఉంటుంది పొద్దున్నే లేవాలి బాక్స్ కట్టుకోవాలి టిఫిన్స్ అవన్నీ కట్టుకున్నాక వెళ్లడం అనేది చాలా ఆతృతగా ఉంటుంది మనకి పొద్దుపొద్దునే లేవగానే స్నానాలు చేసుకొని బాక్స్ టిఫిన్ తీసుకుని వెళ్తాము ఇంకా స్నేహితులతో వెళ్తే కుటుంబంతో వెళ్ళినా గానీ స్నేహితులతో వెళ్ళినా గానీ మనకి ఎక్కువగా అనిపిస్తుంది ఇద్దరితో వెళ్ళినా గానీ మనకి ఆనందంగా ఉంటుంది కానీ స్నేహితులతో వెళ్తే ఏందంటే మనకు తోచినట్టు మనం ఎలా అయినా ఉండొచ్చు కుటుంబంతో వెళ్తే ఏందంటే కుటుంబంలో పెద్దలు చెప్పినట్టు అటు వెళ్లొద్దు ఇటు వెళ్ళు అంటారు వాళ్లమాటనే వినాల్సొస్తుంది ఫ్రెండ్స్తో వెళ్తే ఏందంటే మనకి ఏదనిపిస్తే అది చేయొచ్చు ఇంకా మనం మనం అనిపించింది వెళ్లొచ్చు ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు అలా ఇంకా మనము ఫోటోస్ దిగమనిగానీ లేదా చుట్టూ పరిసరాలు గానీ చాలా మనం చూడడానికి ఆనందంగా ఉంటాయి ప్రయాణం చేస్తుంటే మనకి ఒక తెలియని అనుభూతి కలుగుతుంది ఆ చోటులో చూడడానికి మనకి వ్యక్తులు అలానే పరిసరాలుగాని చూడడానీకి చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా మనకి ఇందాక చూసినట్లయితే చూడ చూసే ప్రదేశాలు గానీ ఇంకేమైనా గానీ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్తాం కాబట్టి చూడనీకి చాలా కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు చూడని ప్రదేశాలు కాబట్టి మనకి చాలా చూడకొత్తగా అనిపిస్తుంది చూసిన ప్రదేశాలకి మనకి చాలా అంటే చాలా ఏదో తెలియని అనుభూతిగా అనిపిస్తుంది మనకి అందుకే ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం ఒక ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్తాం కాబట్టి ఆ పరిసరాలు చాలా చూడడానికి ఆనందంగా ఉంటుంది